తెలుగు భాషలోనే నాకు కొన్ని ఆసక్తికరమైన పదాలున్నాయి ఏంటి అంటే అందం అందం అంటే ఎవరికి ఇష్టం లేదండి అందరికి ఇష్టం అందం అనమాటే ఆసక్తికరమైనది ఇంకా అపురూపం అది కూడా ఆసక్తికరమైనదే ఇలా చాలా పదాలు ఉన్నాయి ఇంకా ఇంకా ఏంటి అంటే మనకి అమ్మ అనే నాన్న పదం అన్నయ్య అన్న పదం నా పాప నా బాబు నా తాత నా అమ్మమ్మ నా నానమ్మ మా అత్తమ్మ మా మామయ్య అనే భాష తెలుగు భాషలో ఆసక్తికరమైన సాధారణమైన పదాలు పద బంధాలు కూడా ఇలాంటివన్నీ ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఎన్నో ఉన్నాయి